భారతదేశంలోని చాలా ప్రాంతాలలో విద్యను ప్రోత్సహించడానికి ఆడపిల్లలకు సైకిల్ లేదా ల్యాప్టాప్ ఇవ్వడం వంటి పథకాలు ఉన్నాయి ఇలాంటి పథకాలు పిల్లలు బాలికల కోసం చాలా పనికి వస్తాయి అయితే బాలికల కోసం సుకన్య సమృద్ధి యోజన అనేది బేటి బచావో బేటి పడావో క్యాంపైన్లో భాగంగా ప్రారంభించడం జరిగినది భారతదేశం ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం యొక్క చిన్న డిపాజిట్ పథకం ఇది ఈ పథకం ఆడపిల్లల చదువు పిల్లల ఖర్చు కోసం ఉద్దేశించినది అయితే మన భారతదేశంలో ఏడు తొమ్మిది పాయింట్ నాలుగు శాతం మంది ప్రధానోపాధ్యాయులు పాఠశాలలు నిలుపుకోవడం కోసమని మెరుగుపరచుకోవడానికని సైకిళ్ళను ప్రధాన కారణంగా భావించారు అయితే తల్లిదండ్రులు మిశ్రమ స్పందనను కలిగి ఉన్నందున సైకిళ్ళను పాఠశాల నిలుపుదల కోసము వాడు వాళ్ళని దాన్ని ఉపయోగించారు పరీక్షలో స్కోర్లో కేవలం మూడు శాతం మాత్రమే పెరిగినందున అధ్యాయం ఫలితాలపై గణనీయమైన ప్రభావం ఉండదు ఈ పథకాన్ని రెండువేల ఆరు రెండువేల ఏడు విద్యా సంవత్సరంలో ప్రధానంగా ఏడవ తరగతి స్కూల్ డ్రాప్ అవుట్లను నివారించడానికి యాడ్యూరప్ప అమలు చేశారు రాష్ట్రంలోని ప్రభుత్వం మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి అడ్మిషన్లను పొందుతున్నవారికి సైకిళ్ళను పంపిణీ చేశారు ఈ పథకం కేరళాలో మొదలైంది ఈ పథకం ద్వారా చాలా మంది పిల్లలు చదువుకోడానికి ఉపయోగం జరుగుతుంది అలాగే ఈ పథకాన్ని ల్యాప్టాప్లు పిల్లలకి ఇవ్వాలనే పథకం తమిళనాడులో స్టార్ట్ అయ్యింది తమిళనాడు ముఖ్యమంత్రి ఒక్ మన చదువుల కోసం బాలికల చదువుల కోసం వాళ్ళు వెనుకబడకూడదని చెప్పి వారు ప్రోత్సహించి ల్యాప్టాప్లను ఇచ్చి ఇంకా బాగా చదువుకొని వాళ్ళ చదువు మెరుగుపరచుకొని వాళ్ళ జీవితాలు బాగుపడేలాగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు అవును ఈ పథకం మనకి చాలా మేలు చేస్తుంది ఈ పథకం వల్ల ఎంతో మంది కుటుంబాలు వాళ్ళ పిల్లలని చదివించడానికి ప్రోత్సహం జరుగుతుంది అంత మంచి పథకాలను తీసుకొచ్చినందుకు మన దే భారతదేశం చాలా గర్వపడి ఉండాలి